పల్లెల్లో అయితే ఆడడానికానీ ఆడిపించడానికి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడానికి కాని అంతగా ఎవరు ఉండరు వాళ్లంతట వాళ్ళ ఇష్టానికి ఆడడం వాళ్ళ ఇష్టానికి పోవడం రావడం డిసిప్లెయిన్ లేకుండా అలా ఉంటుంది పట్టణాలలో అయితే కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటుంది సో అందువల్ల వాళ్ళు ఎలా ఆడాలి ఎలాంటప్పుడు ఎలా వాడ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి కొన్ని సజిషన్స్ ఇస్తారు మనకి ఎక్స్ప్లయిన్ చేస్తారు అందువల్ల మనం మోటివేట్ చేస్తారు మనం ఆడడానికి కొద్ది ఈజీగా రూల్స్ ఎలా పాటించాలి ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎదురు ప్లేయర్తో అనేసి కొన్ని రూల్స్ రెగ్యులేషన్సు సజెషన్సు మోటివేషన్సు ఇలాంటివి మనకి చెప్పి చెప్పి నేర్పించి నేర్పించి ఆడిస్తారు కాబట్టి మనకు ఆడడం ఈజీగా వస్తుంది మంచి ఆట ఏది చూజ్ చేసుకోవాలి ఎలా ఆడితే ఎలా ముందుకు వెళ్తాము ఎలా నడుచుకుంటే అందరి దగ్గర పేరు తెచ్చుకుంటాము ఎలా పెర్ఫార్మ్ చేస్తే ది బెస్ట్ పెరఫార్మర్ అని పేరు తెచ్చుకుంటాము అలాంటి ఆటలయితే వాళ్ళు ఈజీగా నేర్పిస్తారు నేర్చుకొని మనంగూడా పక్కనవాళ్ళకి కానీ మన విలేజెస్లో ఉండే పిల్లలకు కానీ నేర్పించే విధంగా మనం ప్రిపేర్ అవ్వచ్చు అంత అలా ఆడటం వాళ్ళ మనకి పీటీ జాబ్స్ కానీ స్కూల్స్ చిన్నచిన్న స్కూల్స్లో జాబ్స్ దొరుకుతాయి అదేవిధంగా మన పెర్ఫార్మెన్స్ బాగుంటుంది మంత్లీ మంత్లీ మనం అదే ఆటతో ఆడుతూ ఆడుతూ ఉండడం వల్ల మనకు పెరఫార్మర్ బెస్టు పెరఫార్మర్గా పేరు వస్తుంది మనం పేరు తెచ్చుకోవటం వల్ల ఇంట్లో వాళ్ళకి పేరు వస్తుంది మన ఫ్యామిలీకి పేరు వస్తుంది అలా పట్టణాలలోనే కోచింగ్ సెంటర్స్లోనే నేర్చుకున్నందువల్లనే మనకి ఇలాంటి పేర్లు కాని ఇలా ఆడడం కానీ బెస్ట్ పరఫార్మర్గా ఉండడం కానీ డిసిప్లయిన్గా ఉండడం కానీ కరెక్ట్ టైంకి రావడం కరెక్ట్ టైంకి పోవడం ఎలాటప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఇదంతా ఇక్కడ మనకి పాయింట్ టు పాయింట్ నేర్పిస్తూ కోచ్ ఇస్తారు అలా కోచింగ్ ఇవ్వడం వల్ల మనకు మైండు బాగా పనిచేస్తుంది ఎలాంటప్పుడు ఎలా ఆడాలి అనేసి ఇలా ఆడుతూ ఆడుతూ మనం కింద ఉన్నా లె లెవల్ కింద ఉన్న టాప్ టెన్లో ఉన్న టాప్ వన్కి వెళ్ళడానికి ఇది తోడ్పడుతుంది చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ సమయాన్ని ఈజీగా గడపవచ్చు అదేవిధంగా మనం కోచింగ్ సెంటరు ఉన్నా ది హెడ్ హెడ్కి మనం క్లోజ్ అయితే ఇంకా ఈజీగా ఇది ఒకే ఆట కాకుండా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఆటలున్నాయి ఆటలు అన్నిటినీ నేర్చుకోవడానికి నీకు ఆతురతగా ఉంటే ఆయన్ని అడిగినట్లయితే ఆయన ఇంకా మిగతా ఆటలు కూడా ఆయన నీకు త కేటాయించిన సమయములోనే నేర్పిస్తారు నేర్పించినపుడు ఇంకా శ్రద్దగా నేర్చుకుంటే ఆయన ఇంకా ఆతురతతో మన పిల్లగాడు బాగా నేర్చుకుంటున్నాడని ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువ సమయం కేటాయించి నీకోసం ఇంకా ఎక్కువగా నీతో ఆడిపిస్తాడు నీతో ఆడిపించటంవల్ల నీకు ఇంకా ఆ పోటీల్లో పాల్గొనాలి ఆ గేమ్ ఆడాలి ఈ గేమ్ ఆడాలని ఇంకా ఎక్కువగా నీకు ఆశలు వస్తాయి ఆశతో పాటు మిమ్మల్ని ఆడిపించడం నీతో పాటు రావడం నీకు ఎనర్జీ తగ్గినప్పుడు గ్లూకోజ్ ఇవ్వడం ఇలా చాలా ప్లేసెస్కి నిన్ను తీసుకెళ్ళడం అక్కడ కూడా ఆయనే మాట్లాడి ఆయనే డబ్బు ఖర్చుపెట్టి మిమ్మల్ని ఆడిపించడం అలాంటివాళ్ళు ఆయా కోచింగ్ సెంటర్లా చూసుకుంటారు అదే పల్లెల్లో అయితే ఇలాంటి వారు ఎక్కడ ఉండరు వాళ్ళు వే వాళ్ళంతట వాళ్ళు ఆడడం వాళ్ళంతట వాళ్ళ పనులు జరిపించడం పరిగెత్తడం రావడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అందువల్ల ఆడే ఆట ఒక డిసిప్లయిన్గా ఉండదు ఆడే ఆట పక్కన వాళ్ళకి ఇదేంది ఇలా ఆడుతున్నాడని అసహ్యం వేస్తుంది అలాంటి ఆటలు పల్లెటూరుల్లో జరుగుతాయి పట్టణాల్లో అలాంటి ఆటలు అయితే జరగవు